మన జీవితంలో క్రీడలు అనేది ఒక పెద్ద పాత్రని పోషిస్తుంది మనం ఆటల వల్ల ఎన్నో నేర్చుకుంటాం ఆటలు ఆటల వల్ల మనం ఎన్నో నేర్చుకుంటాం ఆటలు కూడా మనకు ఎంతో నేర్పిస్తుంది ఆటల వల్ల మనం ఎంతో ఉల్లాసంగా ఆరోగ్యవంతంగా ఉంటాం మనం ఆరోగ్యంతో ఉన్నప్పుడు మనం సంతోషంగా ఉంటాం మనం సంతోషంగా ఉన్నప్పుడు ఆరోగ్యంగా ఉంటాం మనం ఆ ఆటలు వల్ల మనకి ఏం గుర్తుకు రాదు ఏం బాధ గుర్తుకు రాదు మన శ్రద్ధ మొత్తం ఆటల మీద పోతుంది మనం మానసికంగా మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉంటాం ఇంకా మనకు మానసిక ఒత్తిడి అనేది తగ్గుతుంది బరువనేది తగ్గుతుంది ఇంకా మనం ప్రతి ఒక్క ఒక్కొక్క ఆట ఒక్కొక్క విధంగా ఉంటుంది ఇప్పుడు మనం రన్నింగ్ చేసినప్పుడు అది మన బాడీ మన శరీరానికి మొత్తం సహాయం చేస్తుంది ఇప్పుడు మనం ఒక్కొక్క ఆట అన్నప్పుడు మన శరీరంలో ఒక్కొక్క అవయానికి కదిలిస్తాయి అట్లా అవయవాలు మన శరీరంలో ఉన్న పార్ట్స్ కదిలినప్పుడు మనకి మంచిగా తిన్నది మొత్తం జీర్ణం అవుతుంది లేదంటే మనం ఎక్కువ తినలేదు మనం తినలేదు అని అంటే మనకి ఆకలి గుర్తొస్తుంది ఆకలి గుర్తొచ్చినపుడు కూడా మనకు మంచి ఆకలి అవుతుంది మనం మంచిగా తింటాం మంచిగా తిన్నప్పుడు మనం మంచిగా ఆరోగ్యంగా ఉంటాం మానసికంగా కూడా మంచిగా ఉంటాం ఇంకా మనం ఆటల వల్ల మనం జ్ఞానాన్ని కూడా పండుకోవచ్చు బయట ఎట్లుంది ఇట్లా జరుగుతుంది అనేసి మనం క్రీడల వల్ల కూడా ఎంతోమంది ఇప్పుడు పీవీ సింధు లాంటివాళ్ళు కూడా బయటిపోయి ఆడుతున్నారు అని అంటే ఇది మొత్తం చిన్నప్పుడు నేర్చుకున్న ఆటలతోనే క్రీడలతోనే అందుకే మన జీవితంలో పెద్ద పాత్రని పోషిస్తుంది కాబట్టి మనం దేన్నీ కూడా తక్కువ అంచనా వెయ్యొద్దు కానీ ఇప్పుడు ఆటలు నేర్చుకుంటే కూడా అది మనకి ఇప్పుడు కాకపోయినా మనం ఏదో పని పాట లేకుండా ఆడిన కూడా ఇప్పుడూ మనకి అది పనికి రాకపోయినా మన జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు పనికొస్తుంది ప్రతి ఒక్క ఆట ముఖ్యమే మనము చదువు ఎట్ల నేర్చుకుంటున్నమో చదువులో ఎట్లా ఫస్ట్ ఉంటున్నామో చదివే కాదు ప్రతి ఒక్క దాంట్లో ఫస్ట్ ఉండాలి ఇప్పుడు మనం చదువులో ఫస్ట్ ఉండి ఆటలల్లో వెనుక ఉంటే మనతో జీవితంలో ఏదీకాదు ఎందుకంటే మనం ఆటలతోనే కాదు మన స్కిల్స్ని కూడా చూస్తారు వాళ్ళు ఎట్లా ఉంటుంది మనిషి యాక్టివ్గా ఉంటున్నారా లేదంటే ఎట్లుంటున్నారు డల్లుగా ఉంటున్నరా ఎట్లా ఉంటున్నారని చెక్ చేసే వాళ్ళు కూడా మనకి జాబ్ ఇస్తాడు కాబట్టి మన ప్రతి దాంట్లో ఫాస్ట్ ఉండాలి ఫాస్ట్ ఉండాలి అంటే మనం ప్రతి ఒక్కటి ఆక్టివ్ మన బాడి మన శరీరాన్ని గట్టిగా దృఢంగా ఉంచుకోవాలి మనం దృఢంగా ఉంచుకోవాలి అని అంటే ప్రతి ఒక్కటి జిమ్ చేయడం వల్ల ఎక్సైజ్ జిమ్ చేయడం వల్ల మీ శరీరం ఒక్క దగ్గరనే ఉంటుంది జిమ్ చేయడం వల్ల కూడా మీ శరీరం బాగానే ఉంటదనుకో బాగానే ఆకలి అవుతుంది బాగానే ఉంచుకుంటరు అంత సిక్స్ ప్యాక్స్ ఫైవ్ ప్యాక్స్ అంటుంటారు కానీ ఆటల వల్ల మీకు ఏమోస్తుంది అంటే మీకు ఈ స్వచ్ఛమైన ప్రకృతి నుంచి మీకు ప్రేమను పొందుతావు ప్రేమ అంటే ఇప్పుడు గాలి కాని ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి స్వచ్ఛమైనది ఇస్తుంది ఎందుకు క్రీడల వల్లనే చాలా అంటే చాలా ఉపయోగాలు ఉన్నాయన్నమాట దానివల్ల నువ్వు నీ జీవితం నీవు కూడా చాలా మలుపులు తిప్పుకోవచ్చు అవి కూడా నీకు జీవితాన్ని చాలా మలుపులు తిప్పతాయి మానసిక ఒత్తిడి నుంచి కూడా దూరము అవుతావు ఎందుకంటే నీ నీ మీ బ్రెయిన్ మొత్తం ఆలోచన మొత్తం ఆలోచన మొత్తం ఆటల మీదనే ఉంటుంది కాబట్టి నువ్వు దేని మీద నువ్వు ఏ ఆట ఆడినా కూడా నీ శరీరంకి మంచిదే ఎందుకంటే అంటే కూర్చోని ఆడే ఆటలు వేరు మళ్ళీ బయట ఆడే ఆటలు వేరు కూర్చోని ఆడే ఆటలు వేరు అందుకే బయట ఆటలు నేర్చుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటాము అని చెప్పుకోవచ్చు